మా గ్రామములో నీటి పరి పారుదల సౌకర్యాలు పుష్కలముగా ఉన్నాయి అందువలన మేము సంవత్సరమునకు మూడు పంటలు పండిస్తాము మొదటిగా వరి వ్యవసాయం వేస్తాము వరి వ్యవసాయం అయిపోయిన తరువాత దాన్ని కోతకు వచ్చి నూర్పులను ఊడ్చి ధాన్యం ఇంటికి వచ్చి దాని తరువాత పెసర కాని మినుములు కాని పంట వేస్తాము మేము అదికూడా పంట కోసిన తరువాత మూడవ పంటగా నువ్వులు లేకుంటే వేరుశనగ పండిస్తాము అన్ని పంటలు శుభ్రముగానే పంట పండిస్తాము పంటలు పండించి మేము దేశ ఆర్ధిక ప్రగతిలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషముగా ఉంటాము పంట పంట ధాన్యము రైతుగా ఒక రైతుగా పంట ధాన్యములు పండించి అందరికి పోషణలు అందరి పోషణలో కూడా మేము కూడా బాగస్వామి అయ్యి దేశ అభివృద్ధిలో కూడా భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉన్నాము